హలో ప్రతిమ హాస్పిటల్ నుంచేనా సార్ మాట్లాడేది డాక్టర్ షేఖరా సార్ మాట్లాడేది ఆ సార్ నేను ప్రేసెంటు ఒక వన్ వీక్ నుంచి అండి డెంగ్యు ఫీవర్ తోని అయితే చాలా బాధపడుతున్నాను సార్ నేను ఆ వన్ వీక్ నుంచి సార్ అండ్ నేను అయితే చాలా స్టోర్సూ స్టోర్స్ కానీ మెడికల్ స్టోర్సుని కానీ చాలా డాక్టర్స్ని కూడా కలిసాను వాళ్ళు టాబ్లెట్స్ ఇచ్చారు బట్ వాళ్ళు ఇచ్చిన వాటితో నాకు అయితే ఎలాంటి ఉపయోగం అయితే అవలేదు సార్ ఒక సారి అయితే నేను మీ హాస్పిటల్లో వచ్చి అయితే ఒక సారి ట్రీట్మెంట్ చూ చూపించుకుందామని అనుకుంటున్నాను సార్ మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది ఒకసారి చెప్పగలుగుతారా సార్ ఆ ఓకే సార్ రేపు ఏ టైమ్కి రమ్మంటారు సార్ ఆ ఓకే సార్ నేను అయితే రేపు అయితే హాస్పిటల్ని అయితే విజిట్ అవుతాను అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ కానీ ట్రీట్మెంటుకి సంబంధించిన కానీ ఏమైనా అవుతుందా సార్ ట్రీట్మెంటుకి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు అయితే ఉంటాయా సార్ ఆ అదే సార్ మీ గురించి కూడా చాలా బయట విన్నాను మీకు అయితే చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పారు బయట ఆ అందుకని నేను మన తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ అందుకని ఇక ఈ హాస్పిటల్ చూసి మిమ్మల్ని ప్రత్యేకంగా మీతోనే ట్రీట్మెంట్ చెయ్యించుకోవాలని మీకు ఇలా కాల్ చేస్తున్నాను సార్ అండ్ మెడికల్ కండిషన్ ఏమైనా ఏమైనా రిపోర్ట్స్ తెమ్మంటారా సార్ ఆల్రెడీ చూపించుకున్నాను అని చెప్పాను కదా ఆ అండ్ ప్రీవియస్ తీసుకువచ్చాక మీరు నార్మల్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ప్రెసెంట్ కండిషన్ కూడా చెక్ చేస్తారు కదా సార్ ప్రెసెంట్ మెడికల్ కండిషన్ ట్రీట్మెంట్కి కూడా మీరు చూసుకుని ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో మీరు చెప్తారా సార్ ఆ అండ్ ఇంకా ఏమైనా ఎక్కువ బడ్జెట్ అనేది ఎక్కువ పని ఏమి ఉండదు కదా సార్ లో కాస్ట్ డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పారు ఆ ఓకే సార్ డిస్కౌంట్స్ ఉంటాయని చెప్పారు డిస్కౌంట్స్ ఉంటాయా సార్ ఆ ఓకే సార్ బట్ ట్రీట్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే చాలు సార్ నాకు ఓకే థ్యంక్ యూ సార్